హలో హాయ్ అండి నేను వైజాగ్ వెళ్తున్నా మీరు అవును రిజర్వేషన్ చేయించుకున్నాం కాబట్టి కొంచం బాగానే దొరికాయి అండి మనకి సీట్స్ చాలా ఇబ్బందిపడేవాళ్ళం అవును ట్రైన్ వెనక పరిగెత్తాల్సి వచ్చేది అవును అవును దసరా ఒకటి చాలా మంది వస్తున్నారు అవును ఇంక చాలా తిరిగింది రైల్వే స్టేషన్ అవన్నీ బాగా డెవలప్ చేసారు చూడ్డానికి కూడా ఇంకా వెళ్ళాలి అవును సౌకర్యవంతంగా ఉండి బాగా డెవలప్ చేసారు రైల్వే ట్రాక్స్ కూడా పెంచారంట ఇంకా చాలా మంది అవును అవును చాలా బిజీ బిజీ అయిపోతుంది అవును మనమంటే కొంచం చదువుకున్నాం కాబట్టి అట్ లీస్ట్ ఇలా అయినా వచ్చాము అందరికి ఇబ్బంది అయిపోతుంది